గత సంవత్సర కాలంలో నేను ఎదురుకొన్న మరపురాని సంఘటనలు ఎన్నో ఉన్నాయి అందులో చాలా వరకు నేను ఇంటర్ రెండవ సంవత్సరం చదివేటప్పుడు హాస్టల్లో ఉన్నాను అక్కడ నాకు చాలా అనుభావాలు చాలా అనుభవాలు ఎదురయ్యాయి అందులో చాలా వరకు నా స్నేహితులు ఇచ్చిన అనుభూతులు చాలా ఉన్నాయి కొత్త సంవత్సరం అప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నాము అప్పుడు కొంత మంది మద్యం కోసం గోడ దూకి బయటకు వెళ్ళారు హాస్టల్ నుండి ఎవరికీ చెప్పకుండా వాళ్ళు వెళ్ళడం తప్పు అని తెలిసి కూడా వాళ్ళు వెళ్ళారు కొంత మంది పోలీసులకు దొరికారు కొంత మంది మా గురువులకు దొరికారు కొంత మంది పేర్లు మేమే మా గురువులకు చెప్పాము ఇంకా ఆ తరువాత కొంత మంది మమ్మల్ని తిట్టారు ఎందుకు చెప్పారు అని వాళ్ళు చేసింది తప్పు కాబట్టి మేము చెప్పాము ఆ రోజు రాత్రి ఎవరూ పడుకోలేదు అందరూ లేచే ఉన్నారు కొత్త సంవత్సరం కాబట్టి తరువాత రోజు సెలవు కాబట్టి అందరూ అదే హాస్టల్లో సినిమా చూద్దామని అనుకున్నారు కానీ ఆ రోజు మా ప్రిన్సిపల్ గారు మమ్మల్ని చూడనివ్వలేదు చదువుకొమ్మన్నారు పరీక్షలు దగ్గరకి వస్తున్నాయని ఎలాగో కొద్ది రోజుల్లో సంక్రాంతి సెలవులు ఉన్నాయి కదా అని అందరము సరే అన్నాము సంక్రాంతి సెలవులకు ముందు పరీక్షలు పెట్టారు మా సామర్థ్యం తెలుసుకోవడానికి అందరూ దానికి నేను ఎక్కువగా చదువుకోలేదు కానీ మంచి మార్కులే వచ్చాయి నాకు నాకు మాత్రమే కాకుండా ప్రతీ ఒక్కరికి మంచి మార్కులే వచ్చాయి ఎందుకంటే చాలా మంది కాపీ కొట్టారు ఇంకొంత మంది చిట్టీలు పెట్టారు ఇంకొంత మంది స్వయంగా చదువుకున్నారు ఇక సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చాము అవి త్వర త్వరగా గడిచిపోయాయి మళ్ళీ హాస్టల్కి వచ్చేసరికి చాలా తక్కువ మంది ఉన్నారు ఎవరు ఇంటిని వదిలి రావడానికి ఇష్టపడలేదు కానీ కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడంతో వచ్చారు కొంత మందికి మా గురువులు ఫోన్ చేసి చెప్పారు అందుకే కొంత మంది వచ్చారు వాళ్ళందరూ చాలా తక్కువ మంది ఉండటంతో మా హాస్టల్లో భోజనం కూడా కొంచెం బాగానే ఉంది అదే మాములు అప్పుడైతే మాత్రం భోజనం బాగుండేది కాదు ఇప్పుడు కొంచెం బాగానే ఉంది కదా అని సరిపెట్టుకున్నాము కానీ చాలా తక్కువ వడ్డించేవారు అందులోను ప్రతిదాంట్లోనూ ఉప్పు తక్కువగా ఉండేది ఎవరికీ నచ్చేది కాదు కొంత మంది ఉప్పుని ఇంటి దగ్గర నుంచే తెచ్చుకొనేవారు అలా అప్పుడు నాకు ఎదురైన మరపురాని సంఘటన ఏమిటంటే ఉన్నది తక్కువ మందే అయినా కూడా అందులో కొంత మంది దొంగలే ఉన్నారు ప్రతిసారి మా సామాన్లు తీసుకుంటారు

వాడు మా కన్నా ఒక సంవత్సరం చిన్న అందరూ వాన్ని కొట్టబోయారు కానీ గురువులు వాన్ని వాళ్ళని ఆపాడు అలాగే అతనిని ఇంటికి పంపించారు పంపించే ముందు వాళ్ళ తల్లిదండ్రులని పిలిపించి వాడిని నిందించారు బాగా వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతూ వాడిని తిట్టి ఇంటికి తీసుకెళ్ళారు అలాగే మా అందరినీ క్షమించమని కోరారు సెలవులు అయిపోయి ఒక ఐదు రోజులు అవుతుంది అని అందరూ వచ్చేసారు మళ్ళీ పరీక్షలు ఉన్నాయి చదువుకోండి అని చెప్పారు మేము మా గురువులని ప్రశ్నించాము ఇలా నెలకొక పరీక్ష అయితే మేము ఎలా అని వాళ్ళు రోజుకి మూడు గంటలే మీరు కూర్చొని రాసేది మిగతాదంతా చదువుకోవడానికే ఎలాగో పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి ఇది మీకు ఒక మంచి అనుభవంలా ఉంటుంది అన్నారు

ఇక నేను నాకు చదవడం ఇష్టం లేదు నాకు ఎప్పుడో ఆడుకోవాలని ఉంటుంది కానీ చదువుకోవాలి కదా అని కొంచెం చదువుకునేవాన్ని ఎంసెట్ కోచింగ్ కానీ మా హాస్టల్ వాళ్ళే రమ్మన్నారు నేను వెళ్ళాను నలభై ఐదు రోజులు కానీ నేను పది రోజులు ఆలస్యంగా వెళ్ళాను మళ్ళీ ఐదు రోజులు ముందుగానే ఇంటికి వచ్చేసాను అలా అక్కడ ముప్పై రోజులు మాత్రమే ఉన్నాను అప్పుడు మా స్నేహితులతో పాటు నేను కూడా బయటకు దొంగతనంగా వెళ్ళాను కారణం ఏంటంటే గురువులు కూడా నాకు సహకరించేవారు కాబట్టి నేను వెళ్ళాను అందులో మా గురువైతే చాలా మంచివాడు మమ్మల్ని తానే వెళ్ళమనే వాడు ఎందుకంటే తనకి కూడా ఇక్కడ ఉన్న భోజనం నచ్చదు కాబట్టి మేము బయటికి వెళ్ళి భోజనం చేసి వచ్చేవాళ్ళము అలా నేను ఒక రెండు మూడు రోజులు వెళ్ళేవాన్ని నా ప్రక్కనే మామిడి తోట ఉండేది అక్కడికి దొంగతనంగా వెళ్ళి మామిడికాయలు తెచ్చుకునేవారు అక్కడ కూడా చాలా పొలాలు ఉండేవి కాబట్టి దొంగతనంగా వెళ్ళి బావులలో ఈతలు కొట్టేవారు ఇంకా ఇలా చాలా ఎన్నో జరిగాయి అక్కడ మళ్ళీ ఎంసెట్ పరీక్ష వ్రాయడానికి కరీంనగర్ జిల్లా వెళ్ళాల్సి వచ్చింది మేము మాది పెద్దపల్లి జిల్లా అక్కడికి వెళ్ళడానికి బస్సులో వెళ్ళాము త్వరగానే వెళ్ళాము కానీ కొంచెం ఆలస్యమైంది కానీ అందుకున్నాము అక్కడ నేను నా పాస్ఫోటోను మరచిపోయాను

వాళ్ళు కూడా సరే అన్నారు అది ఆ రోజు నేను మరచిపోలేను ఇక తరువాత ఎండాకాలం మొత్తం అయిపోయింది ఆ తరువాత నన్ను వాళ్ళు వేరే రాష్ట్రానికి రమ్మన్నారు నేను వెళ్ళి అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాను వాళ్ళు చెప్పింది అది మధురైలో తమిళనాడులో ఉంటుంది అక్కడ రోజు వెళ్ళి రావడం కొంచెం కష్టమైనదే భోజనం కూడా అంత సౌకర్యంగా ఉండదు కానీ నేను సర్దుకున్నాను ఎందుకంటే హాస్టల్లో అంతకన్నా ఘోరమైన భోజనమే తిన్నాను కాబట్టి అలా సంవత్సరం మొత్తం గడిచింది